హలో ఒక మొబైల్ షాప్ ఉన్నారండి మీరు ఒక మంచి మొబైల్ కొనాలి అనుకుంటున్నాం ఓ పద్దెనిమిది వేలు బడ్జెట్ అండి మాది వివో వి టూ సెవెన్ ఫైవ్ జి ఫోన్ కొనాలి అనుకుంటున్నా ఎంత పడుతుంది మీకాడైతే కానీ ఇఎంఐలో కట్టే ఆప్షన్ ఉందా అదైతే ఎంత పడుతుందో ట్వంటీయా ఎన్నేళ్ళు కట్టాలండి అట్లా ఏమన్నా స్పెషల్ ఫీచర్స్ ఉన్నయా పెద్ద ప్రాసెస్యే అది మీరే తయారు చేస్తారా లేకపోతే కంపెనీ వాళ్ళండి ఏవన్నా మా కోసం స్పెషల్గా పెట్టిస్తారా అందులో ఆర్డర్లో ఎవరి కాలు పట్టుకోవాలండి ఆర్డర్ల కోసం ఎవడి కాళ్ళు పట్టుకోవాలి ఇప్పుడు ఆర్డర్ల కోసం మీ రేట్ తగ్గియ కోసం

మంచి ఫోన్ ఉంటే చెప్పండి ఏదోకటి

ఏ ఫోన్ అయినా బాగానే ఉంటుంది కాని మంచి ఫోన్ కావాలి

ఎప్పుడో డెలివరీ ప్రాపర్ సూర్యాపేట రంగారెడ్డి అలా ఉంటాం అక్కడక్కడ సరే అండి బాయ్